ప్రతీ సంవత్సరం నవంబర్ నెలలో మా ఊరిలో మేళా జరుగుతుంది దాని గురించిన చిన్ననాటి జ్ఞాపకం ఏమిటి అంటే ప్రతీ సంవత్సరం ఎన్నో ఆసక్తికర విషయాలు అక్కడ జరుగుతూ ఉంటాయి శక్తి వేషాలు పులి వేషాలు రకరకాల ఆకర్షణతో ఆ జాతర ఎంతగానో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది జెయింట్ వీల్ రంగులరాట్నం లాంటి ఎన్నెన్నో రైడ్స్ వస్తాయి అవి ఎక్కి మేము ఎంతో ఆనందంగా సరదాగా అక్కడ గడుపుకుంటాము ఏం ఎన్నో రకమైన తినుబండారాలు ఎన్నో రకమైన ఆసక్తికరమైన విషయాలు అక్కడ జరగడం విశేషం మరియు ఒక విశేషం ఏంటి అంటే కోళ్ళను మేకలను బర్రెలను అక్కడ బలి ఇవ్వడం ఏటేటా జరిగే జాతరలో పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు నా చిన్ననాటి జ్ఞాపకం ప్రతీ రో ప్రతీ ఏటా నేను జెయింట్ వీల్ ఎక్కి ఎంతగానో ఆనందిస్తాను